పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ యొక్క ప్రజలు ఎక్కువగా వేసవి కాలం వచ్చిందంటే ఇక్కడి ప్రజలు పచ్చళ్ళను ఎక్కువగా పడుతూ ఉంటారు ఆ ఒక్క పచ్చళ్ళు ఇక్కడి నుంచి చాలా దేశాలకు వెళ్ళేవాళ్ళు ఇక్కడ నుండి కొని తీసుకుంటూ వెళతారు ఈయొక్క పచ్చళ్ళు చాల ప్రసిద్ది నొందినవి ఆ యొక్క పచ్చల్లో ఒక పచ్చడి అయినా ఆవకాయ పచ్చడి గురించి అది ఎలా తయారు చేయాలో ఆ యొక్క విధానాన్ని తెలుసుకుందాము ఆవకాయ పచ్చడికి కావలసినవి ముందుగా మంచిగా ఉన్న ఒక మామిడి కాయలు ఓంటాలు అలాగే నూనె కారం ధనియాలు తీసుకొని ఉండాలి ముందుగా మామిడి కాయను ముక్కలుగా నరుక్కొని అ యొక్క ముక్కలను తుడిచి ఎండలో ఒక రోజు పాటు ఆరబెట్టాలి ఆ యొక్క ఆరు అయి ఆరబెట్టిన తరువాత ఓంటాలను

పొడిగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి ఆ వాటితో పాటు ధనియాలు కూడా మిక్సీ పట్టి ప్రక్కన పెట్టుకోవాలి ఆ యొక్క ముక్కలు ఆరిన తరువాత అవి తుడిచి ప్రక్కన పెట్టి ముందుగా ఒంటాల పొడి ధనియాల పొడిని ఒక దాంట్లో వేసి కారం వేసి దానిలో ఎక్కువగా నూనెను పోసి బాగా కలపాలి ఆ కలిపిన తరువాత ఆరబెట్టి తుడిచి ప్రక్కన పెట్టిన ఆవకాయ ముక్కలను వాటిలో వేసి బాగా కలపాలి బాగా కలిపిన తరువాత వెల్లుల్లిపాయ ముక్కలను తొక్కలను తీసి వాటిలో వేయాలి పూర్తి అయిన తరువాత వాటిని జాడీలలో వేసి నిలవ ఉంచుకోవాలి అంతేకాకుండా ఇక్కడ ఈ ఒక పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్రేయపురం పూతరేకులు ఎంతో ప్రసిద్ధి నొందినవి